తెలుగులో ప్రసారాలు చేసే రేడియో కేంద్రాలు అనేకం ఉన్నాయి ముఖ్యంగా కొన్ని సేవలు మరియు కార్యక్రమాలు వివిధ రకాలుగా ఉంటాయి కొన్ని ముఖ్యమైన రేడియో కేంద్రాలు మరియు వారి ప్రకారం ప్రసారాలు అందులో మొదటిది ఆకాశవాణి ఆకాశవాణి అనేది భారతదేశ ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న రేడియో ప్రసార సంస్థ ఆకాశవాణి ప్రపంచంలోని అతి పెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి ఆకాశవాణి తెలుగు ప్రసారాలు హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం తిరుపతి మరియు కర్నూలు వంటి ప్రాంతాల నుండి ప్రసారం చేస్తున్నాయి ఆకాశవాణి తెలుగు ప్రసారాలు వివిధ రకాల కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి వీటిలో సమాచార విజ్ఞాన కార్యక్రమాలు వినోద కార్యక్రమాలు సాహిత్య కార్యక్రమాలు మరియు సంగీత కార్యక్రమాలు ఉన్నాయి రెండవది ఆక్స్ఫార్డ్ రేడియో నవ తెలంగాణ ఈ కేంద్రం సంగీతం వార్తలు రాజకీయాలు స్థానిక అంశాలు మరియు సామాజిక దృక్కోణాలను కవర్ చేస్తుంది మూడవది రేడియో సంధ్య ప్రధానంగా సినిమాలను స్వరాలను మరియు ప్రజల కథనాలను ప్రసారం చేస్తుంది ఇది ప్రత్యేకంగా యువతను బృహత్తరంగా పైన వివరించే కార్యక్రమాలను అందజేస్తుంది నాలుగవది కాళేశ్వరం రేడియో ఇది గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ గుర్తింపు పొందింది ఇది ప్రాంతీయ సాంస్కృతిక కార్యక్రమాలు ఎడ్యుకేషనల్ కార్యక్రమాలు మరియు రైతులకు సంబంధించిన సమాచారం అందిస్తుంది ఐదవది నవభారత్ రేడియో ఇది వార్తలు ఆర్థిక సమాచారాలు మరియు సామాజిక అంశాలపై ప్రసారాలు అందిస్తుంది ఆరవది ఏఐఆర్ ఆల్ ఇండియా రేడియో భారత ప్రభుత్వం ఆదేశాల క్రింద నిర్వహించబడే ఈ రేడియో కేంద్రం తెలుగు వార్తలు సాంస్కృతిక ప్రదర్శనలు విద్యా కార్యక్రమాలు మొదలైనవి వాటిని ప్రసారం చేస్తుంది ఈ కేంద్రాలు వివిధ అంశాలపై ప్రసారాలు చేయడం వలన వినియోగదారులకు మొత్తం సమాచారాన్ని మరియు వినోదాన్ని అందించడానికి ప్రయత్నిస్తాయి